నాకు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం అండి ఉమ్మడి కుటుంబంలో అందరితో కలిసి ఉండడం అందరితో కలిసి మాట్లాడుకోవడం అందరం కలిసి పనులు చేసుకోవడం అందరు ఒకే చోట కూర్చొని భోజనాలు తినడం ఇటువంటి నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అంటే అందులో ఉన్న ప్రేమ ఆప్యాయతలు అన్నీ వేరండి ఎందుకంటే ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నా ఏదో ఫీల్ మనకి తెలియలేని ఫీలింగ్ ఏదో ఉంటుంది అన్నమాట మనం ఒంటరి అని తెలుస్ చెప్పుకునే ఫీలింగు కానీ ఉమ్మడిగా మనం కలిసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఉండదు మనకి ఏదైన్నా అవసరమైన ఏదన్నా చేదోడు వాదోడుగా మన కుటుంబ సభ్యులు ఉంటారని నాకు కుటుంబ సభ్యులతో కలసి ప్రతి విషయంలో వాళ్ళతో కలిసి కూర్చొని పనులు చేసే విషయంలో కటా వాళ్ళతో మాట్లాడటం అంటే చాలా ఇష్టం అట ప్రాముఖ్యంగా పండుగలు ఏమైనా వచ్చాయంటే ఆడ వాళ్ళందరు ఒక చోట చేరిపోతాం అన్నమాట చేరిపోయి మా ఆడపడుచులు అందరు వస్తే అందరం కూర్చుని ఏం వంట వండుకోవాలి ఏంటి అని ఆలోచిస్తా ఉంటాం అన్నమాట ప్రాముఖ్యంగా ఎక్కువగా ఏం చేస్తాం అంటే పిండి వంటలు అనేవి ఎక్కువగా మేం చేసుకుంటా ఉంటాం అన్నమాట పండుగ సమయాలలో ఎక్కువ ఏ ఏ వంటలు వండుకుందాము అని చెప్పి ముందుగానే ఆలోచించుకుంటాము ఆలోచించుకొని ఏ వంట వండుకుంటే బాగుంటుంది మనం ఎప్పుడు వండుకోవాలి అని చెప్పి అని అనుకుంటాము ఇంకా అరిసెలు గటా ఎక్కువగా అరిసెలు సున్నుండలు మైసూర్ పాకు ఇలాంటివి అన్నీ లడ్లు ఇలాంటి వంటకాలు అన్నీ పిండి వంటలు మేం చేసుకుంటాం అన్నమాట ఎక్కువ ఈ వంటలు చేస్తున్నప్పుడు మేము రాత్రిని ఎక్కువగా కేటాయిస్తాం అన్నమాట రాత్రుళ్ళు భోజనం పిల్లలకు గటా భోజనం పెట్టిన తర్వాత మగవారు గటా భోజనం చేసి పడుకో పోయిన తర్వాత ఆడవాళ్ళం కూర్చొని అందరం రాత్రి టైంలో సమయంలో ఈ వంటలు అనేవి పెట్టుకుంటు ఉంటాం అన్నమాట ఎక్కువ అరుసులు వండాలన్న ఇంకా గులాబ్పూలు చల్లగుత్తులు అంటారు కదా అవి వండాలన్నా ఎక్కువ మేము రాత్రి సమయం అందు మేము ఎక్కువగా వండుతాం అన్నమాట ఎందుకంటే అరిసెల పిండి అయితే లేడీస్ మేం కలపలేము ఆడవాళ్ళు కలపలేం కాబట్టి మగవాళ్ళతో కలిపించి వేడివేడిగా రెడీ చేసుకొని శుభ్రంగా మేము ఒకరు అరిసెలు వేస్తు ఉంటే ఇంకొకరు తీస్తా ఉంటే ఒకరు ఆ నూనెను మేము నొక్కుతా ఉంటాం అన్నమాట అరిసెలు నొక్కుతు ఉంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అలా చూసుకుంటు వండుకుంటాం ఇంకా ప్రతి వంటా మేము రాత్రలు ఎక్కువగా వండుకుంటాం అంటే మేం ఏదైన్నా ఒకటి చేయాలంటే ఒక ఆలోచన అంటే సప్పొసు ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా మనం ఎలాగా ఎక్కడికి ఎక్కడికి వెళ్తే బాగుంటుందని అనుకుంటామో అలాగే ప్రతిదీ మేము ఆలోచన పూర్వకంగా అందరం కూర్చుని మాటలు మాట్లాడుకుని ఎప్పుడు ఏ టైంకి ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం ఇంకా మేం ఎక్కువగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు నెలకు ఒకసారి కానీ పండగ సమయాలలో కానీ మేము పిక్నిక్లకి గటా మేము వెళ్ళాలి అనుకుంటాం అన్నమాట ఎక్కువగా కార్తీకమాసం వచ్చిందంటే పిక్నిక్ అన్నమాట ఇంక తోటలకు వెళ్ళిపోతాము తోటలో వెళ్ళిపోయి పిల్లలతో అందరితోని అక్కడే మేము అన్ని తీసుకు వెళ్ళిపోయి అక్కడే వంట వార్పూ అన్ని వండుకొని చక్కగా కూర్చుని సాయంత్రం వరకు ఉండి ఆడవాళ్ళు అందరం గోరింటాకులు గటా పెట్టుకొని ఇంటికి వస్తాం అన్నమాట అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా మిగిలితే అందరికి పంచిపెట్టి మేము వస్తా ఉంటాం అన్నమాట ఇంకా అప్పుడప్పుడు ప్రశాంతంగా గడపడానికి సినిమాలుకని ఇంకా అప్పుడప్పుడు షాపింగ్ల కని చిన్నపిల్లల్ని తీసుకొ రివర్ బేర్లుకని ఇలా వెళ్తాం అన్నమాట ఎక్కువగా అయితే మేము బీ బీచ్లకు కూడా వెళ్తాం అన్నమాట సముద్రం దగ్గరకి వెళ్తాము ఎక్కువగా అక్కడ చిన్న పిల్లలతో గటా అన్నీ చూసుకొని ఆ వాతావరణం గటా చూసుకొని ఎంత సమయం గడిపి కుటుంబంతో సంతోషంగా ఎక్కువగా వచ్చేస్తాం అన్నమాట కానీ ఎక్కువ కుటుంబంతో ఎక్కువ గడపాలని ఎందుకు అనుకుంటాం అంటే ఏదో తెలియలేని ఆనందం అనేది ఉంటుంది అన్నమాట మనం స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వస్తుంది కానీ కుటుంబ సభ్యులతో కలిసి అన్నీ ఆడుకోవడం ఆటపాటలు గటా మేము అన్ని ఆడుకుంటాం అన్నమాట మేము కూర్చున్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అష్టచమ్మా అని ఇంకా సీతారాముడు అని ఇలాంటివన్నీ ఆటలు గటా ఆడటం జరుగుతుంది అన్నమాట ఇంకా చింత పిక్కల ఆట అని ఇలాంటివి అన్నీ అడుగుతు ఆడుకుంటాము ఇంక మా తొట్లలో మా చెట్లకు ఉయ్యాలలు కట్టుకొని మేం ఊగడాలు ఇంకా ప్రతిదీ ఒక పండుగలాగా మేం చేసుకుంటాం అన్నమాట ఓ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఏది వచ్చినా మా కుటుంబంలో అందరం ఐక్యతగా ఉండి ప్రతి పని చేస్తాం అన్నమాట ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు నేను అని కాకుండా ప్రతి ఒక్కరు ఈ పని చేయాలి ఈ పని నా పని నా పని నా కుటుంబంకి నేను సహాయంచేయాలి అని అనుకొని మేము ప్రతి పని చేస్తా ఉంటాం అన్నమాట అందులో వచ్చే ఆనందం వేరు మీరు కూడా మీ కుటుంబ సభ్యులు అందరితో ఆనందంగా గడపాలనుకుంటే ప్రతి పనిలో మీ కుటుంబ సభ్యులకి చేదోడు వాదోడుగా ఉంటు సరదాగా వారితో వాళ్ళ మాటలు వింటు వాళ్ళ ఆలోచన ఫాలో అవుతు చక్కగా సరదాగా మీ కుటుంబాన్ని మీరు మీ కుటుంబానికి హ్యాపీగా ఉండచ్చు